అప్పుడే పుట్టిన పసిపిల్లలకు అపరిశుభ్ర వాతావరణం అనేది పసిపిల్లల యొక్క ఆరోగ్యానికి హానికరంగా ఉంటుంది పరిశుభ్రమైన వాతావరణం కోసం తగు జాగ్రత్తలు పాటించాలి పసిపిల్లలకు స్నానం చేసేటప్పటికి నుంచి వాళ్ళు వాళ్ళు తీసుకునే ఆహారం వరకు కూడా మనం ప్రతిదీ కూడా హైజీన్గా ఉండేలాగా పరిశుభ్రంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి అందులో మొదటిది పసిపిల్లలు యొక్క స్నానం చేసే స్నానం చేయించే నీటి నీటిని పరిశుభ్రంగా ఉందో లేదో చూడడం అలాగే పసిపిల్లలు తిరిగే చోట మురికి వస్తువులు లేదా వాళ్ళు తీసుకుని నోట్లో పెట్టుకొని ఏంటి అటువంటి బొమ్మలు లాంటివి అటువంటివి దూరంగా ఉంచి వాళ్ళను పరిశుభ్రంగా వాళ్ళ చుట్టు వాతావరణం పరిశుభ్రంగా ఉండేటట్టు మనం చూసుకోవాలి అలాగే వాళ్ళు తీసుకునే ఆహారంలో కూడా మనం పరిశుభ్రతను పాటించాలి ఎందుకంటే ఆహారంలో ఎటువంటి అపరిశుభ్రత ఉన్నా వాళ్ళకి కడుపు నొప్పి ఇంకా వాళ్ళకి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి వీటిని బా ఈ ఈ జబ్బు బారిన వాళ్ళు పడకుండా ఉండాలంటే వాళ్ళకి ఇచ్చే ఆహారం కూడా మంచి పౌష్టికాహారం అలాగే పరిశుభ్రమైన ఆహారం

తల్లిపాలు పసిపిల్లలకి చాలా ఆరోగ్యం అలాగే బలాన్ని ఇస్తుంది తల్లిపాలు స్వచ్ఛంగా ఉండేలాగా మనం ఎప్పటికప్పుడు తల్లి ఆరోగ్యాన్ని గమనిస్తు అలాగే పిల్లలు కూడా పసిపిల్లలు కూడా ఆ పాలు తాగిన తర్వాత ఎటువంటి జబ్బున బారిన పడక పడకుండా వాళ్ళు ఆరోగ్యంగా ఉంటున్నట్టు అయితే తల్లిపాలను కొనసాగించాలి అయితే పసిపిల్లలు అపరిశు అపరిశుభ్ర వాతావరణ పరిస్థితులు వల్ల జబ్బు పడినట్టయితే తగు జాగ్రత్తలు కూడా పాటించడం వల్ల తిరిగి వాళ్ళు మునుపటిలాగా ఆరోగ్యవంతులుగా అవుతారు అయితే పసిపిల్లల యొక్క ఆరోగ్యం అనేది చుట్టు ఉండే పరిశుభ్రత వల్ల అలాగే చుట్టు ఉండే వాతావరణ సమతుల్యత వల్ల మీద ఆధారపడి ఉంటుంది